నేను మధువాణి చిత్రకళను హైదరాబాదులో సందర్శించాను ఇందులో చిత్రపటాలను చేతివేళ్ళలో కుంచెలు కలలు అగ్గిపుల్లలు మొదలగువాటిని ఉపయోగించి ప్రకృతి సిద్ధంగా లభించే వర్ణకలను ఉపయోగించి కళ్ళకు ఆకట్టుకునే జియోమెట్రిక్గా కనిపించే వాటిని తయారు చేస్తారు ఇవి అన్ని పండగలకు జీవిత సన్నివేశాలుగా సంబంధించవిగా ఉంటాయి మధుబని అనగా అనేది అడవి అని అర్ధము ఇది మిథిల ఉత్తర భారత్లోని ఒక ప్రా ప్రాంతము ఈ చిత్రపటాలని గోడల మీద బురద ఆవు పేడ మిశ్రమంతో చిత్రించేవారు ఆ సాంప్రదాయాలు వివాహం అనంతరం మొదలగు చే వెదురుపాదు చేపలు పక్షులు పాములు సంపయోమ్గి చిత్రాన్ని ఎక్కువగా చిత్రించిన ఉన్నాయి అవి చూడడానికి ఎంతో అందంగానూ చాలా కళాత్మకంగాను కళ్ళకు కట్టే లాగా కనిపించడము చాలా జీవాత్మకంగా కనిపించడం అనేది ఒక విశేషణం